పాటలు పాడడం మొదలు పెట్టాలనుకునే వారికి నేనిచ్చే సూచన ఏమిటంటే పాత కాలం పాటలు అలాగే ఫోక్ సాంగ్స్ ఒక్కొక్క కళాకారులలో ప్రస్తుతం అది ఎక్కువగా ఫేమస్ అవుతున్నాయి అలాగే నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి జరుగుతున్నటి విషయాలపైన కూడా పాటలు రాస్తున్నారు బోనాల పాటలు ఇలా ఎన్నో రకాలైనటువంటి పాటలనేవి మనం చూస్తూనే ఉన్నాం వారికి చెప్పే సూచన ఏమిటంటే పాటలనేవి మీనింగ్ ఫుల్గా అర్థమయ్యే విధముగా ఉండేలా చూసుకోమని చెబుతాం